మనం ఎప్పుడైన డ్రోన్ తో షూట్ చేయవచ్చు అయితే నేను డ్రోన్ కెమెరాతో షూట్ చేసాను అయితే నా అనుభవం ఎలా ఉందో చెప్తాను వినండి ఆకాశం నుంచి మనం చూసే దృష్టికోణం మన యొక్క ప్రపంచంతో మన కళ్ళతో చూసే దృష్టికోణం కన్నా భిన్నంగా ఉంటుంది మనం నూట ఎనభై డిగ్రీల వరకే చూడగలుగుతాం అయితే మనం డ్రోన్ కెమెరాను ఆకాశంలో ఎగర వేస్తే అది ఆకాశంలోకి వెళ్ళి పెద్ద పెద్ద ప్లేసులను అక్కడ ఉన్న ఏరియాని మొత్తం ఫోటోలు తీస్తుంది అలాగే వీడియోలు తీస్తుంది అయితే మనం కొంతమేరా చూడగలం అదే డ్రోన్ కెమెరాలు అయితే చాలా ఎత్తులోకి వెళ్ళి ఎంత దూరంలో ఉన్నా కానీ మనం వాటిని ఫోటోలు తీస్తు ఉండవచ్చు ఇటువంటివి కొన్ని ఫంక్షన్లో కూడా చేస్తు ఉంటారు అలా పెట్టి చేయడం వల్ల మనకి కొంత మేర కొన్ని అవగాహన వస్తుంది కొంత వరకు మనం నేర్చుకోవచ్చు కాబట్టి మనం దృష్టికోణం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది కెమెరాలతో చూసి నేర్చుకున్నప్పుడు